నేను పూజా సమయంలో ప్రత్యేకంగా అనుసరించే నిర్దిష్ట పద్ధతులు ఎన్నో ఉన్నాయి మొదటిగా తీసుకున్నట్లయితే నేను పూజ గదిలో వెళ్ళినప్పుడు పూజ గదిలో కూర్చొని నా ముందుగా దేవునికి హారతి ఇవ్వడం దాని తరవాత అగరబత్తిని వెలిగించడం అలా వెలిగించడం వల్ల పూజ గదిలో ఒక మంచి విషయాన్ని ఆలోచించ గల ఒక శక్తిని ఆ యొక్క చుట్టూ ఆ పర్యావరణాన్ని మార్చగల శక్తి ఉంటుంది అంతేగాకుండా ఒక ఆ పూజ గదిలో కూర్చున్నప్పుడు ఏ విషయాన్ని ఎలా చేయాలి అంటే ప్రతి ఒక్కరు పూజగా పూజ చేసే దేవునికి తన యొక్క ఆశలను తన యొక్క ఆలోచనలను ఒక మంచి విషయానికి ఉపయోగపడాలని పడాలని ప్రతిఒక్కరు అనుకుంటుంటారు అందుకు ప్రతి ఒక్క విషయాన్ని ఎలా చేయాలని పూజ మందిరంలో కూర్చొని ఆలోచించడం వలన ప్రతి ఒక్క విషయాన్ని చేసేటప్పుడు అతను ఎలా కూర్చోవాలి కూర్చునే విధానం నిర్దిష్ట క్రమంలో కూర్చోవాలి అంటే నేరుగా కూర్చొని మీ చేతులను జోడించి ఒక మెడిటేషన్ ఆ ప్రకారంగా కూర్చోవడం వల్ల ఎటువంటి విషయాన్ని ఎలా చేయగలం అని కూర్చుని మెడిటేషన్ చేసే ఆ మూల్యంగా ప్రతి ఒక్కరు వాళ్లు ఎలా ఏమనుకుంటున్నారు ఎలా చేయాలనుకుని ప్రతి ఒక్క విషయాన్నీ వాళ్ళు తెలుసుకొని వాటి మూల్యంగా ఆ ఆ యొక్క పూజ మందిరంలో కూర్చున్నప్పుడు ఇన్ని ఇన్ని నిర్దిష్ట సాంస్కృతిక పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కరు ఆఆచరించాలి పూజ చేసే సమయంలో ప్రత్యేకంగా అనుసరించే నిర్దిష్ట సాంస్కృతిక సాంస్కృతిక పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కటిని ఆ అనుసరించడం వల్ల ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుని చేయడంవల్ల ఆ మా రేపు మనం అనుకున్న విషయాన్ని గెలవడానికి ఆ ఎక్కువ ఆ ఉపయోగపడే విధంగా ఉంటుంది అందుచేత ఆ పూజా సమయంలో మనం చేసే ప్రత్యేకంగా అనుసరించే నిర్దిష్టసాంస్కృతిక ఆ పద్ధతులను ఆ ప్రతి ఒక్కరు ఆచరించడం వల్ల వాళ్ళు అనుకున్న విషయాన్ని చేయగలరు